మ్యాడం చెప్పండి అవునండి నేను టూరిస్ట్ గైడ్ నే చెప్పండి ఓకే అండి ఆ అవునండి తప్పకుండా చూపిస్తాం మీరు ఏవైనా ప్లేసెస్ అనుకున్నారా లేదంటే ప్లేసెస్ మేము మీకు చూపించాల సరే అండి ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఒకసారి వైజాగ్ అరకు పాడేరు తిరుపతి ఉన్నాయండి అరకు పాడేరు అనేది మీకు ఆ టైప్ లోనే ఉంటుంది మీరు దాన్ని చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు కూడా లేదండి మీరు వచ్చిన దగ్గర నుంచి మీకేమీ అవసరం ఉన్నా సరే అన్నీ మేము అరెంజ్ చేసి పెడతాం మీ మీరు ప్లేసెస్ చెప్తే మాకు చెప్తాను మొత్తం అన్నింటికి ఒక ఫిఫ్టీ థౌసండ్ అవుతుందండి మీరు అన్నీ ప్లేసెస్ తిరగటానికి ఒక వెహికల్ ఇస్తాము అలాగే ఫుడ్ కూడా మాదే మొత్తం అండ్ స్టేయింగ్ కూడా మాదే అండి బాగానే ఉంటుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ ఉంటుంది మ్యాడం మీరు అన్ని రోజులు స్టే చేయగలరా మరి సరే అండి మనీ అంటే తెలిసిందే కదా మ్యాడం ఈ రోజులలో అన్ని పెరిగాయి కదా ఇంక నేను మీకు తగ్గించే చెప్పాను అండి మనీ సరే అండి మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి సరే అండి తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ